పశువుల పేడ అనేది ఒక చోట మనకి ఎరువుగా ఉపయోగించటం జరుగుతుంది పొలాలకి అది ఎలాగంటే ముందుగా వాటిని కొంచెం కొంచెం కొంచెం కొంచెంగా పేర్చడం జరుగుతు ఉంటుంది అన్నమాట అది అంతా ఒక కుప్పగా అయిన తర్వాత ట్రాక్టర్తో మనం దీన్నంతటిని పొలాల్లోకి తీసుకువెళ్ళి అక్కడ మనం ఎలాగైతే ట్రాక్టర్ ద్వారా దున్నిస్తామో అలా ఇక్కడ వేసి ఆ ఆడుక్కి చదును చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట దీనివల్ల ఏంటంటే వేసే మొక్కలకు ఇది చాలా బలంగా ఉపయోగపడుతు ఉంటుంది అలాగే కొన్ని కొన్ని వ్యర్ధాలు అనేవి ఉంటాయన్నమాట అంటే ఇప్పుడు పశువుల నుంచి వచ్చేటటువంటి వాటర్ కానీ ఇంకా చనిపోయినటువంటి చిన్న చిన్న కోళ్ళు అలాంటివి కోడిపెంట అలాంటివి అన్నీ కూడా వ్యర్ధాలుగా ఉన్నవి కొంచెం మనం నిలువ ఉంచాలి అన్నమాట నిలువ ఉంచినప్పుడు ఏంటంటే అందులో కొన్ని రకాలైనటువంటి పురుగులు కొన్ని రకాలైనటువంటి సూక్ష్మజీవులు పుడుతు ఉంటాయి ఇవి ఎట్లా అంటే పం పంటకి మేలు చేసేవన్నమాట ఈ వీటిని తీసుకువెళ్ళి ఇప్పుడు ఏదన్నా ఒక చెట్టు వాడిపోవటం కొంచెం చీడా పీడా అలాంటివి పట్టడం వల్ల మనకి సరైనటువంటి కాయలు కాయదు అన్నమాట దీనివల్ల ఏంటంటే దీనికి మంచి చేయడానికి ఇలాంటి వ్యర్ధాలను అక్కడ వేయడం జరుగుతుంది అప్పుడు మళ్ళీ అది రీసైక్లింగ్ అవడం ఇంకా మంచిగా మనకి ఫ్రూట్స్ అనేవి మొక్కలు అందించడానికి వాటికి బలం అనేది చేకూరుతు ఉంటుంది